నమస్కారమండి మేము ఆంధ్రప్రదేశ్కి కొత్తగా వచ్చామండి యాత్రకులు లాగా మాకు ఇక్కడ చూడదగిన ప్రదేశాలు ప్రసిద్ద మైనవి ఏమైనా ఉంటే మీరు చెప్పండి

సరే అండి ఇప్పుడు మరి ఇవన్నీ చూడాలి అంటే మేము కొన్ని రోజులు ఎక్కడైనా ఉండాల్సి వస్తుంది కదండీ మా వసతి సదుపాయాలు అవి మీరే చూసుకుంటారా లేకపోతే మేమే చూసుకోవాలా అండి మరి వీటికి ఎంత ఖర్చు అవుతుంది సరే అండి మేము పెనుగంచిప్రోలు వెళదామని అనుకుంటున్నాము అండి వెళదామండి ధన్యవాదాలండి